ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వార్తా వ్యక్తులు లేదా జర్నలిస్టులు రిపోర్టింగ్ లేదా విశ్లేషణకు చాలా ప్రసిద్ధి చెందారు ముండవల్లి అరుణ్కుమారు ఈటీవి ఛానల్లోని ఒక ప్రముఖ యాంకర్ మరియు రిపోర్టరు కూడా అతను తన లోతైన పరిశోధన మరియు శక్తివంతమైన వ్యాఖ్యానాలకు ప్రసిద్ధి చెందాడు అలాగే అవధానం సీతారామన్ ఈటీవి ఛానల్లోని మరొక ప్రముఖ యాంకర్ మరియు రిపోర్టర్ అతను తన సమగ్రమైన కవరేజ్ మరియు నిపుణుల అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందాడు మరొకలు ఉపాధ్యాయులు సూర్యనారాయణ రావు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి కాలమిస్టుల్లో ఒకరు అతను తన సామాజిక మరియు రాజకీయ విశ్లేషణలకు ప్రసిద్ధి చెందాడు అలాగే రాజు కృష్ణమూర్తి ఈయన కూడా ఈటీవి ఛానల్లోని ఒక ముఖ్యమైన యాంకర్ అలాగే రిపోర్టర్ కూడా అతను తన క్షుణ్ణమైన రిపోర్టింగ్ మరియు ప్రభావంతమైన వ్యాఖ్యానాలకు ప్రసిద్ధి చెందాడు జేవియర్ మరోజు ఈటీవి ఛానల్లోని మరొక ప్రా యాంకరు మరియు రిపోర్టరు ఈ వార్తా వ్యక్తులు మరియు జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని అందుచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారు రాష్ట్రంలో ముఖ్యమైన సంగట్ సంఘటనలను కవర్ చేయడానికి అలాగే ప్రజలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు